మా తోటలో పూసిన పూలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనది నాకు మా పువ్వులు అంటే చాలా ఇష్టం అవి చూసిన ప్రతిసారి నా మనసు ప్రశాంతంగా ఉంది ఆ పువ్వులు ప్రతిసారి నాకు చాలా అనుభూతినిస్తుంది ఆ పువ్వులను మేము ప్రతిసారి రోడ్డు మీదకెళ్ళి అమ్మినప్పుడు వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు గుమ్మంలో కట్టుకోడం కానీ వాళ్ళు దేవుడికి దండగా వేయడం కాని నాకు చాలా మంచిగ అనిపించింది మా పువ్వులు వేయడం ఇంకా చాలా మంచిగ అనిపించే ప్రతి ఒక్క పండక్కి పువ్వులే ప్రత్యేకం ప్రత్యేకం పువ్వులంటే నాకు చాలా ఇష్టం పువ్వులను కూడా చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ పువ్వులలో మాకు గులాబీ రంగు పువ్వులు కూడా ఉంటాయి పసుపు రంగు పువ్వులు కూడా ఉంటాయి ఆ పువ్వులు అంటే చాలా ఇష్టం ఆ పువ్వులో ఉండేయి ప్రత్యేకంగా చాలా బాగుంటుంది ఆ పువ్వులు చూసిన ప్రతిసారి మనసు ప్రశాంతంగా అనిపించే ఆ పువ్వులలో బాగా సువాసన వచ్చేది పసుపు రంగు పువ్వుల్లో చాలా సువాసన వచ్చేది అవి మేము గుమ్మం దగ్గర కడతాం అవి చూసిన ప్రతిసారి మంచిగా అనిపించేది